ఆ చెప్పండి ఓకే చెప్పండి

గుంటూరా అండి ఓకే మీరే కదా మాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేసారు ఇది ఆల్రెడీ చెప్పారు డేట్స్ మీరు చెప్పండి ఏ డేట్లో తీసుకెళ్లాలి అంటే అప్పుడు మేము కార్ ట్రావెలింగ్ వాళ్ళతో మాట్లాడుతాం అలానే ఫుడ్ ఇంకా అదే రె ఇప్పు స్టే చేయడానికి ప్లేస్ అన్ని కూడా మేము మాట్లాడుతాము డేట్ చెప్పాలి కదా మీరు ఓకే సండే ఎంతమంది అండి ఓకే అంటే మీరు ఏమేమి చూపించాలి అని చెప్పండి ట్రావెలర్ అయితే సింగల్ అని చెప్తున్నారు కాబట్టి ఏసీ అదే చెప్తాము అంటే ఏమి చూపించాలి అని చెప్పేసి హార్సెలియా ఓకే అండి అది చూపించాలా అండి మీకు అంటే ఇక్కడ గుంటూరులో స్పెషల్ ఏంటి అంటే చిల్లిస్ అండి అవి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లిస్ ఉంటాయి అక్కడ చిల్లి అంటే అక్కడ మనం తినే ఫుడ్లో స్పైసెస్ ఉంటాయి కదా దాన్ని చిల్లీస్ అంటారు స్పైసెస్ స్పైసీవి అన్ని కూడా ఆల్మోస్ట్ చిల్లిస్ తోనే చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్లీస్ మొత్తం చూపించవచ్చు మీకు మేము అక్కడ నుంచే పోతాయి అండి మామూలుగా మేము అంత డీటెయిల్స్గా చూపిస్తాము దానికి కోసం ఏంటండీ క్వాలిటీ అది వాళ్ళ స్వయానా వాళ్ళ చేతులతో పండిస్తారు అండి అవి అవన్నీ మేము చూపిస్తాము మీకు డేట్ అయితే సండే చెప్పాడు కాబట్టి నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మా గైడెన్స్ వాళ్ళకి మీ కాంటాక్ట్ ఇస్తాము వాళ్ళకి పే చేయండి మనీ కూడా వాళ్లే చెప్తారు అంట మనీ పే చేయాలా ఏంటి అనేది కూడా మీకు సండే అయితే ట్రావెలర్ పంపిస్తారు మేము ఒక గైడెన్స్ని పంపిస్తాము మీకు దగ్గరికి డీటైయిల్గా మీకు అన్ని చెప్తారు అంటే మీ గైడెన్స్ అంతా అయిపోయిన తర్వాత మనీ పే చేయడం స్టార్టింగ్ అడ్వాన్స్ పే చేసి నెక్స్ట్ అయిపోయిన తర్వాత పే చేయవచ్చు అలా కూడా చేయవచ్చు మీరు థాంక్యూ మళ్ళీ ఇలాంటివి ట్రావెల్స్ ఎక్కడన్నా టూర్ ప్లేసులకు వెళ్లాలి అంటే మా గైడెన్స్కి మళ్ళీ కాల్ చేయవచ్చు ఓకే చేయవచ్చు ఓకే మ్యామ్